కోమలా గారు మీ గురించి చెప్పండి సరే సార్ నా పేరు కోమల అండి నేను వచ్చేసేసి మాది అడవి లక్ష్మీపురము నేనొచ్చేసేసి చిన్నప్పటి నుంచి మా ఊరిలోనే ఉండి చదువుకున్నాను అలాగే నేను చదువుకునేటప్పుడు నేను ఇంటి దగ్గరకు వచ్చేసేసి చ బస్ స్కూల్కు వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి అన్ని పనులు చేసేదాన్ని మా అమ్మ వాళ్ళు చేనులోకి వెళ్ళుంటే వచ్చేలోపు ఇంటి దగ్గర అన్ని పనులు చేసి వాళ్ళు వచ్చేలోపు అన్నమూ అవన్నీ వండి పెట్టేవాళ్ళమి స్కూల్లో ఉండే పిల్లకాయలందరమూ పోటాపోటీగా వచ్చేసేసి ఇళ్ళ దగ్గరకు వచ్చి పరుగు పరుగున పనులన్నీ చేసేవాళ్ళము అలాగే వచ్చేసేసి మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు చాలా ఫ్రెండ్స్ము అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము నేను ఫిఫ్త్ తరగతి అయిపోయిన తర్వాత సెవెంత్కి వేరే ఊరు వెళ్ళాల్సివచ్చింది అక్కడికి వెళ్ళినాకా సిక్స్త్ అయిపోయిన తర్వాత సెవెంత్లో మేము ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళారు మా స్కూల్లో అప్పుడు వెళ్ళినప్పుడు మమ్మల్ని మద్రాసు అలాగా కో శ్రీ హరికోట అలాగా తీసుకెళ్ళారు వెళ్ళిన దగ్గర మా ఫ్రెండ్స్తో మేమందరము ఎంత చాలా ఎంజాయ్ చేసాము అలాగే వచ్చేసేసి అయిపోయిన తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళము అలాగే వచ్చేసేసి నాకు ట్వంటీ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు వెంటనే పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత కూడా నేను ఇంట్లో చాలా పనులన్నీ చేసుకుంటూ నేను సినిమాలకు కాని మాములుగా కాని ఇంట్లో ఉండే పనులన్నీ చూసుకుంటూ పిల్లలని చూసుకుంటూ అలాగే ఎంతో ఇదిగా చేసుకొని ఇంట్లో ఉండే పనులన్నీ సవరించుకొని నేను ఇంట్లో ఎవరిని ఒక్క మాట కష్టపెట్టకుండా ఎంతో ఇదిగా ఉండేదాన్ని అలాగే వచ్చేసేసి నాకు సమస్యలు కూడా చాలానే వచ్చాయి చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నందు వల్ల వచ్చింది ఇక్కడ కూడా నేను చాలా సమస్యలని ఎదురుకున్నాను అలాగే వచ్చేసేసి మేము ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడినప్పుడుకూడా మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదు మాకై మేమే వచ్చేసేసి పిల్లలు చిన్నపిల్లకాయలయినా కాని మాకై మేమే ఎంతో ఇదిగా ఉండేసేసి ఆ పని ఈ పని చేసుకుంటూ అలా అలా అలా చేసుకుంటూ చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నందు వల్ల కూడా చాలా సమస్యలు ఎదురుకోవలసి వస్తాయి వచ్చినప్పుడు మనమెంతో నిర్భయంగా ఉండాలి ఇలా వచ్చేసేసి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మనం అన్ని పరిస్థితులు బాగా ఉంటే మనల్ని మనా తనా అనుకుంటారు ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోతే నువ్వెంతమ్మ అనే లెక్కలో చూస్తారు అలాగే నేనొక పని మా వారొక పని చేసుకుంటూ కుటుంబాన్ని అలా అలా సాగిచ్చుకుంటూ వచ్చాము ఇప్పుడు కొంచెం పరిస్థితులు అలా అలా మెరుగుపడ్డాయి మెరుగుపడినందువల్ల మటుకు మాకు ఎంతో చుట్టుపక్కల నుంచి కాని మాకు ఎవరు సహాయం చేయలేదు అలాగే నా బిడ్డలిద్దరినీ చదివించుకుంటూ కూడా నేను ఎంతో సమస్యలకి గురవుతున్నాను అలాగే దేవుడు మమ్మల్ని ఎప్పుడూ ముందుకు నెట్టుకొస్తూ ఉంటున్నాడని నా ఒక్క ఆశ అలాగే ఆ నాయన్ని నమ్ముకుంటే మాకెటువంటి ఇబ్బంది ఉండదని ఒక స్వభావం నా మనసులో ఎంతో దృఢంగా ఉంటుంది అలాగే నేను వచ్చేసేసి పెళ్ళిళ్ళకు వెళ్ళినా పేరంటాలకు వెళ్ళినా కాని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను అనే దాన్ని అందరిలో కలిసిపోతూ ఉంటాను అలాగే మా ఆడబిడ్డ వాళ్ళు కాని మా ఫ్రెండ్స్ కాని మా కుటుంబ సభ్యులు కాని ఎవరు పిలిచిన దగ్గరకు కూడా తప్పనిసరిగా అటెండ్ అవుతాను అలాగే మనకి సమస్యలున్నాయని మనకు బాధలున్నాయని మనం వెళ్ళకుండా ఉండే పరిస్థితి అయితే లేదు వీలైనంత వరకు నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వస్తాను ఎందుకంటే రేపటి రోజున మనం సమస్యల్లో ఉన్నామని చెప్పేసేసి పిలిచిన దగ్గరకి వెళ్ళకపోతే మనకి వాళ్ళు మనం వాళ్ళకి ఇదిగా ఉన్నాము అలాగే వచ్చేసేసి నా చేతనయినంత సహాయం ఎవరికైనా చేస్తాను చేసినప్పుడు ఏందంటే నాకు ప్ర ఒకరి నేను ఒకరికి సహాయం చేస్తే నాకు ఆ దేవుడు సహాయం చేస్తాడనే మనస్తత్వం నాది అందుకని చెప్పేసేసి నేను ఎప్పుడూ కూడా ఎవరికైనా కాని సహాయం చేయాలనే చూస్తాను కాకపోతే నేను సహాయం చేసినా కాని నేను సమస్యల్లో పడుతూ ఉంటాను కానీ నేను లెక్క చేయకుండా దాని అన్నిటినీ ఎదురుకుంటూ ఉంటాను ఈ మధ్య మేము ఏం చేశామంటే మా వారు మాల వేసుకున్నాడు నలభై ఒక్కరోజు అయిపోయిన తర్వాత మేము శ్రీశైలం వెళ్ళాము అలాగే నా మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత అహోబిలం వెళ్ళాము అహోబిలం నుంచి యాగంటికి వెళ్ళాము యాగంటి నుంచి మహాబలిపురం తర్వాత వచ్చేసేసి మహానంది ఇవన్నీ తిరిగాము తిరిగిన తర్వాత అక్కడకి వచ్చేసేసి శ్రీశైలంలో స్వామివారిని గూడా దర్శించుకున్నాము అయిపోయిన తర్వాత శ్రీశైలం డామ్కి వెళ్ళాము వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం చెల్లించు కొని మేము ఇది చేసుకున్నాము తర్వాత వచ్చేసేసి మేము నా పిల్లకాయలు ఇద్దరూ మంచిగా చదువుకుంటున్నారు చదువుకుంటున్నప్పుడు ప్రతీ సంవత్సరానికి ఒకసారి మేము తిరుపతికి వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు నాయన్ని దర్శించుకొని అలాగే చుట్టుపక్కలున్న చిన్నచిన్న గుళ్ళు అవి కూడా చూసుకొని వస్తూ ఉంటాము అలాగే మేమీ మధ్య వచ్చేసేసి చిన్న షాప్ పెట్టుకున్నాము దాంట్లో వచ్చేసేసి పిల్లలు తినటానికి సంబంధించిన అటువంటివన్నీ మేము పెట్టుకొని ఉన్నాము వాటి అన్నిటికి కావాలసిన సామాను అవన్నీ తెచ్చుకొని అమ్ముకుంటూ చిన్న చిన్నగా ఏదో ఒక రూపాయిని ఇది చేసుకొని కొంచెం కొంచెం మెరుగుపడుతూ అలా అలా అలా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము కాకపోతే ఇంట్లో పనులవన్నీ చేసుకుంటూ బయట పనులన్నీ చేసుకుంటూ పిల్లకాయలిని చదివించుకుంటూ ఎంతో కృషి చేయాలి అలాగే నా జీవితంలో చాలా చేదు అనుభవాలు కూడా ఉన్నాయి మేము చాలా ఇబ్బందులు పడ్డాము అలాగే పిల్లలిని చదివించుకుంటూ నా పిల్లలు పదో తరగతిదాకా కూడా మామూలుగానే చదుంకుంటున్నారు ఇప్పుడు వచ్చేసేసి పది రూపాయలు పెట్టి చదివించాల్సి వస్తుంది మాకు ఆర్థికంగా కూడా సమస్యలు ఉన్నాయి కాకపోతే ఇవన్నిటిని ఎదురుకుంటూ అలా వస్తూ ఉన్నాము కాకపోతే ఇవన్నీ ఉన్నా కాని అప్పుడప్పుడు టీవీలు చూస్తుంటాము సినిమాలకి వెళ్తుంటాము బయట దగ్గరికి వెళ్తుంటాము చుట్టుపక్కల ఉన్న స్నేహితులు బంధువులు ఇంటికి కూడా వెళ్తుంటాను కాకపోతే ఓ ఒక్కటి మన సమస్యలు ఉన్నాయని మనం ఎవరిని ఇది చేసుకోకూడదు మన సమస్యలు సమస్యలే మన చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళే ఈ రోజుల్లో వచ్చేసేసి ఎంతో ఇదిగా ఉండాలి ఎంతో ఇదిగా ఉండాలి అంటే నా ఎంతో ఉన్నతంగా ఉండాలనేది నా మనస్తత్వం కాకపోతే ఎలా అయింది అనేది నా జీవితంలో చాలా చేదు అనుభవాలు చాలా సమస్యలు చాలా ఆర్థికంగా కూడా ఎంతో ఎదురుకున్నాము పిల్లలతోటి మా వారితోటి ఎన్నో సమస్యలు కూడా పడ్డాము చిన్నప్పుడు జీవితం ఎలా ఉండేది మ్యారేజ్ అయిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంది అనేది ఇవన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉంటే ఎంతో ఇదిగా ఉంటద్ధి నా పెళ్ళయిన తర్వాత కూడా నేను అందరి పెళ్ళయిపోయిన తర్వాత ఎన్నో ఇదులు పడుతుంటారు నేనయితే పెళ్లి అయిపోయిన తర్వాత చాలా ఆర్థికంగా కాని చాలా ఇదిగా కాని చాలా బాధపడ్డాను ఎందుకంటే నాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తట్టుకోగలుగుతున్నాను నేను ఎంతో ఇబ్బందులు పడ్డాను అలాగే వచ్చేసేసి మావారి వల్ల కూడా నేను సమస్యలని ఎదుర్కున్నాను అందుకే ఇప్పుడు ఈ చేదు అనుభవాలు గురించి అయితే సంతోషంగా ఉన్న క్షణాలు కూడా ఉన్నాయి లేవని నేను అనటం లేదు కాకపోతే ఏందంటే అవీ ఇవి ఉంటేనే ఈ రోజుల్లో ఇదిగా ఉంటుంది కాకపోతే మనం జీవించేటప్పుడు ఎన్నో సమస్యలని ఎన్నో చేదు అనుభవాలని ఎదురుకుంటూ ఉంటాము మేమా చుట్టుపక్కల ఉన్న పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వీటన్నిటి కూడా వెళ్తూ ఉంటాము కాకపోతే మనం చేసుకునే దానిని బట్టి ఏదయినా ఉంటద్ది ఈ రోజుల్లో భర్త ఒక పని భార్య ఒక పని చేసుకుంటేనే ఇదిగా ఉంటద్ది బిడ్డలని చదివించుకోవాలన్నా ఇంట్లో అంతా ఇదిగా ఉండాలన్నా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా పనులు మేము కూడా చేసుకున్నాము అలాగే మా ఇంటి చుట్టూ వాతావరణాన్ని అవన్నీ కూడా నీటిగా చేసుకోవాలి అలాగే వచ్చేసేసి ఇంటి పరివారణాన్ని శాఖగా కాక నీటుగా మలుచుకోవాలి ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇరుగు పొరుగు తోటి మంచిగా కూడా ఉండాలి నేను బాగా చదువుకునే రోజుల్లో కూడా కాలేజీలో కూడా మంచిగానే ఉండేదాన్ని ఎందుకంటే నాకు తగాదలంటే భయము నేను ఎంతో ఒక మాట అన్నా కాని సర్దుకునే పోతూ ఉంటాను ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఎంతంటే ఎంత అని అనలేక మనము ఎంతో ఇదిగా ఉంటాము నువ్వెంతంటే నువ్వెంత అనే మనస్తత్వాలు ఈ రోజుల్లో అందుకే నేను వచ్చేసేసి వీలయినంత వరికి ఒకరి జోలికి నేను పోను ఏదయినా నేను తప్పుచేసినా ఒప్పుచేసినా ఆ దేవుడే ఇదనుకొని నేను అనుకుంటూ ఉంటాను నా బిడ్డలు ఇద్దరిని మంచిగా చదివించుకోవాలి అనేదే నా ఆశయం అలాగే మావారు ఈ మధ్య పెట్టుకున్న షాపు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే ఆ నాయన ఎలా పెట్టుంటే అలాగే అని చెప్పి నేను ఇది పడతున్నాను ఫ్యూచర్లో నాకింకా ఎటువంటి సమస్యలు రాకుండా మంచిగా చూస్తాడని ఆ దేవుడిని కోరుకుంటూ నేను అనుకుంటున్నాను